నేను ఎక్కువ పాడుతూ పాడే పాటలు వచ్చి పాతకాలం పాటలు ఇప్పుడు వచ్చే ప్రజెంట్ ఉండే పాటలు అయితే పాడుతూ ఉంటాను ఎక్కువగా నేనైతే ఎక్కువైతే నా ఫేవరెట్ ఎవరైతే ఎన్టీఆర్ పాటలు ఎక్కువ పాడుతూ ఉంటాను ఎందుకంటే అతని సాంగ్స్ కానీ సినిమాలు కానీ ఎక్కువ బాగా ఉంటాయి అదేవిధంగా అతని సినిమాలలో పాటలు ఎక్కువగా సాంగ్స్ అనేది చాలా బాగుంటాయి అదేవిధంగా పాతకాలం సాంగ్స్ అయితే కొన్ని నైన్టీస్లో కానీ చూస్తే మంచి సాంగ్స్ అయితే ఉన్నాయి అందులో చూస్తే ఎక్కువ సాంగ్స్ అయితే ఎన్టీఆర్ కానీ పవన్ కళ్యాణ్ కానీ యాక్టర్స్ అయితే మంచిగా పర్ఫార్మ్ అయితే చేశారు అతను అయితే పాడుతూ ఉండే పాటలు అయితే ఎక్కువగా అయితే నేనైతే వింటూ ఉంటాను అదేవిధంగా అతని పాటల్లో నేనైతే చాలా ఆస్వాదిస్తూ పాడుతూ ఉంటాను బయట కాని అప్పుడప్పుడు రాగాలు తీస్తూ ఉంటాను ఆ పాటలో కానీ ఇప్పుడు వచ్చే పాత పాటలు వచ్చే ప్రజెంట్ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి అదేవిధంగా అప్పట్లో నైన్టీస్ సాంగ్స్ కూడా చాలా ఇంకా బాగున్నాయి నాకైతే ఎక్కువ నైన్టీస్ సాంగ్సే బాగుంటాయి ఎందుకంటే పాత జ్ఞాపకాలు అయితే మనకైతే గుర్తుకు వస్తూ ఉంటాయి అందుకు నేనైతే ఎక్కువగా అ పాటలు అయితే వింటూ ఉంటాను అదేవిధంగా పాటలో అయితే మనకి చాలా హుషారు కూడా తెలుస్తూ ఉంటుంది అదేవిధంగా రచన వృత్తి అయితే చాలా ఓపికతో అర్థమయ్యేటట్టు మనకైతే వివరిస్తూ ఉంటారు ఆ పాటల్లో మనకైతే కొత్త కొత్త విషయాలు కానీ కొత్త కొత్త పదాలు అయితే మనకి వినిపిస్తూ ఉంటారు ఆ పాటల్లో మనకైతే చాలా ఎక్కువగా అర్థమవుతూ ఉంటుంది ఆ పాటల్లో మనకైతే ఎక్కువగా సంగీత గానాలు సంగీతం మీద చాలా బాగుంటుంది అందుకు మనకి చాలా సాంగ్లు అయితే మనకు ఎక్కువగా వినపడుతూ ఉంటాయి నేనైతే ఎక్కువగా అయితే ఇప్పుడు ఉండే ప్రజెంట్ హీరో హీరో సాంగ్స్ కానీ పాతకాలానివి రెండు వింటూ ఉంటాను ఎందుకంటే రెండు బాగుంటాయి కాబట్టి ఆ పాటలో అయితే మనకైతే చాలా వస్తూ ఉంటారు అందుకోసమే నేను ఆ పాట ఈ పాట మిక్సింగ్ చేస్తూ పాడుతూ ఉంటాను అందుకు అయితే నాకైతే చాలా టైంపాస్ అయితే అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు అందువల్ల నాకైతే సాంగ్స్ అయితే ఎక్కువగా పాడుతూ ఎక్కువగా అయితే నెమ్మదిస్తున్నానో ఎప్పుడైతే చాలా జాలీగా అయితే వింటూ ఉంటాను సాంగ్స్ అయితే నేను అప్పుడప్పుడు పరిస్థితుల్లో పోయినప్పుడు అప్పుడు ప్లే లిస్టులో అయితే సాంగ్స్ అయితే పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇప్పుడు ఉండే తారల్లో అయితే సాంగ్స్ అయితే ఎక్కువగా అందరూ వింటూ ఉంటారు ఇది సాధారణం అయిపోయింది అందరికీ ఇప్పుడైతే ఎందుకైతే ఇప్పుడు సాంగ్స్ అయితే ఎక్కువగా పాడుతూ ఉండడం వల్ల అందరికీ మైండ్ రిలాక్స్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అందుకోసం నేను కూడా పాతకాలం సాంగ్స్ కానీ ఇప్పుడు ఉండే సాంగ్స్ కానీ పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు అందుకోసం నాకు మైండ్ అయితే రిలాక్స్ అవుతూ అప్పుడప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటాను అందుకోసం నేనైతే ఎప్పుడూ పాడుతూ ఉండే పాట వచ్చి నా మా ఫేవరెట్ హీరో పాటలే ఎక్కువగా పాడుతూ ఉంటాను అతని పాటలు అయితే ఎక్కువగా ఎన్టీఆర్ ఎన్టీఆర్ అయితే నా ఫేవరెట్ హీరో అందుకోసం ఆయన అతని పాటలు అయితే ఎక్కువ పాడుతూ ఉంటాను అందుకోసమే నాకు టైంపాస్ అవుతుంది అదనంగా వేరే సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఎప్పుడూ డైలీ